సంగీతం సంగీతం అని వినంగానే మనకు ఎంతో తియ్యనైన మధుర స్వరాలు వినిపిస్తాయి అనమాట సంగీతం అనేది చాలా విలువైనది అనమాట ఎవరికి బ ఎవరికి బడితే వాళ్ళకి ఆ గొంతు ఉండలేదు సంగీతం ఎవరు పడితే వాళ్ళ గొంతు నుంచి రాలేదు సంగీతం అనేది ఒక వినసొంపుగా ఉండాలి అనమాట మనం మాట్లాడుకునేటట్టు ఉండవద్దు సంగీతం అనేది మనం మాట మనం పాడే సంగీతం ఎలా అంటే అవతలి వాళ్ళకి బ గొంతు అనే అవతలి వాళ్ళకు వింటుంటే వాళ్ళ కష్టాలన్నీ తగ్గిపోయే విధంగా ఉండాలి అనమాట అలాంటి సంగీతాలు చాలానే ఉన్నాయి చాలా సంగీతం మనం ఇప్పుడున్న రచయితలు వాళ్ళంతా మనకి చిత్రకా కా కవితగా చిత్ర కానీ ఇలాంటి వాళ్ళు కానీ చాలామంది ఎస్పి బాలసుబ్రమణ్యం మణ్యం కానీ ఇలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు మన మన దాంట్లో చూసుకుంటుంటే మనదే మనదే మన రాష్ట్రంలో కానీ మన పక్క మన తె తెలుగులో కానీ తెలుగులో కానీ మన తమిళ్ళో కానీ ఇలాంటి భాషల్లో చాలా భాషల్లో చాలా చాలా సంగీతాలు ఉన్నాయి చాలా భాషల్లో ఉన్నాయి సంగీతాలు కాబట్టి మనం చూసుకున్నట్టు అయితే సంగీతం అనేది ఒక వరం అనమాట దేవుడి నుంచి వచ్చే ఒక వరం ఆ సంగీతం ఎవరికి పడితే వాళ్ళకి సొంతం కాలేదు ఏ గొంతుకు పడితే ఆ గొంతుకి అమడలేదు ఆ గొంతును వచ్చే స్వరం మన చెవిన వినసొంపుగా అనిపించేది ఆ స్వరం మన చెవిలోకి వెళ్ళగానే మనం మనకు ఎలాంటి బాధలు ఉన్నా అలాంటివన్నీ తొలగిపోయే విధంగా ఉండాలి అనమాట ఒక సంగీతం ఒక మనం వినగానే ఆ సంగీతాన్ని గాత్రాన్ని మనం ఆ గాత్రాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి అనంటే చాలానే ఉన్నాయి అనమాట అది పుట్టుకతో రావాలి ఫస్ట్ మొదటగా అది అది పుట్టుకతో అనేది ఉంటుంది అనమాట దాన్ని మెరుగుపరుచుకోవడానికి చాలానే ఉన్నాయి ఎప్పుడు ఏదో ఒకటి పాడుతూనే ఉండాలి అనమాట గాయ సంగీతాలు ఎప్పుడు ఏదో ఒకటి పాడుతూనే ఉండడం అనమాట వాళ్ళ గొంతుకు సంబంధించిన వరకు వాళ్ళు తినే ఫుడ్ ఐటమ్ వాళ్ళు తినే ఆహార పదా పదార్థాలు కానీ వాళ్ళు ఉండే జీవన శైలి కానీ వాళ్ళ తినే ప పదార్థాలు ఎలాంటివి అంటే చారు రసం లాంటివి ఇలాంటివి తినాలి అనమాట ఎలాంటివి గట్టి కూరగాయలు మసాలాలు ఇంకా క్కువ ఎక్కువ ఇలాంటివి ఐస్ క్రీములు కూల్ డ్రింకులు అలాంటివి చల్లనైన పదార్థాలు ఎక్కువ తీసుకోవద్దు అనమాట సంగీతుల సంగీతంలో ఉండేవాళ్ళు ఇంక సంగీతం అనగానే మనకు బాగా గుర్తు వచ్చేది నాకు బాగా కష్టం అనిపించే విషయాలు ఏంటంటే కొన్ని స్వరాలు ఉంటాయి స్వరాలు ఎలా పడితే అలా పాడడానికి రాదు అలాంటి స్వరాలు చాలా కష్టంగా అనిపిస్తుంది చాలా క్లిష్టంగా ఉంటాయి అలాంటి స్వరాలు పాడడానికి చాలా అనుభవం కలిగి ఉండాలి ఈ అనుభవం కలిగిన సంగీతులు మాత్రమే పాడగలే ఆ స్వరాలు ఉంటాయి అందులో కొన్ని స్వర సారీగామా పాదానీసా సారీగామ పాదానీసా రీసారీ ఇలాంటి చాలా స్వరాలు ఉంటాయి ఈ స్వరాలు చాలా కష్టంగా ఉంటాయి ఇవి పాడడానికి చాలా అనుకూలంగా ఉండవు కాబట్టి ఈ ఇవి పాడాలంటే చాలా గొప్పనైన వాళ్ళు ఉండాలి చాలా సంగీతంలో ఆరితేరిన వాళ్ళైతే కాని ఇలాంటి సంగీతాలు పాడలేరు పా పాడడానికి చాలా కష్టమైనది సంగ సంగీతం అనేది ఒక సంగీతం అనేది వచ్చింది ఆ సంగీతం అనేది ఒక స వరం అనమాట ఒక సరస్వతి దేవి నుంచి వచ్చే ఒక వరం అనమాట ఇది ప్రతీ ఒక్కరు పాడలేరు ప్రతీ సంగీతం ప్రతీ ఒక్కరు పాడగలుగుతారేమో కానీ ఆ ఉండే స్వరం ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే ఆ తత్వం అనేది ఉండాలి అనమాట అలాంటి తత్వం లేకపోతే మనం ఎంత స సంగీతంలో ఎలా ఎలాంటి ఎంత ఆరి తేరినా కష్టమే ఎప్పటికీ మనం కాలేము కాబట్టి సంగీతం అనేది ఒక పెద్ద మంచి వరం అనమాట